హలో నేను కస్టమర్ని మాట్లాడుతున్నాను మాకు ఏంటంటే గుంటూరు మాలై మటన్ బిర్యానీ కావాలి నాకు ఆ మటన్ బిర్యానీతో కలిపి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువ వచ్చేటట్లు ఇవ్వండి అలాగే ఇంకా ఐటమ్స్ అనంటే నార్మల్ ఫ్రాన్స్ బిర్యానీ ఒకటి అది కూడా చూడండి అలాగే అది ఎలా ఉంటుంది బిర్యానీ ఎలా ఉంటుంది మటన్ బిర్యానీ అవును మాకు మరీ అంత స్పైసీ కాకుండా కొంచెం స్పైసీ తక్కువ ఉన్నది పంపిస్తారా ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేయండి అలాగే ఇంకా దానికి మటన్ బిర్యానీకి కర్రీ ఏమి పంపిస్తారు అవునండి ఓకే అండి అలాగే పెరుగు చట్నీ కూడా పంపిస్తారా దాంతోపాటు

అందులోకి గోంగూర చట్నీ కూడా బాగుండుద్ది గోంగూర చట్నీ కూడా పంపిస్తారా

అదే ప్రాన్స్ బిర్యానీ కూడా పంపించండి దాంతోపాటు మసాలా కొంచెం తక్కువ ఉండాలి కొంచెం స్పైసీ స్పైసీ కొంచెం ఉన్న పర్లేదు మసాలా ఘాటు ఎక్కువ ఉండకుండా చూడండి అలాగే ఇంకా ఏంటంటే ఒక జ్యూస్ కూడా పంపించండి థమ్స అప్ పంపించండి ఈ ఆర్డర్ ఈ ఆర్డర్ ఎప్పటికి వస్తాయండి నాకు ఇప్పటికి కావాలండి టూ టూ డేస్ తర్వాత వద్దు సరే అండి అయితే కొంచెం త్వరగా పంపిస్తారా త్రీ ఓ క్లాక్ అలా పంపించగలరా సరే అండి కొంచెం త్వరగా పంపించండి ఇక్కడ మళ్ళీ ట్రావెలింగ్ చార్జెస్ ఏమన్న పడతాయా ఓకే అండి నేను చూసి నేను డెలివరీ మొత్తం ఫోన్పే చేస్తాను అండి కొంచెం డీటెయిల్స్ పెడితే నేను ఫోన్పే చేస్తాను ఓకే అండి కొంచెం త్వరగా పంపిస్తారా మర్చిపోకండి ఏది అలాగే మొత్తం డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు కదా ఏది మిస్ అవ్వకుండా మొత్తం అన్ని పంపించరా సరే అండి సరే అండి అయితే ఉంటాను